అవును సార్ ట్రావెల్ ఏజెన్సీ సార్ చెప్పండి నమస్తే ఓకే సార్ ఓకే సార్ ఓకే సార్ థ్యాంక్ యూ సార్ చెప్పండి సార్ సార్ ఓకే సార్ సార్ మీరు ఎంత మంది వస్తున్నారు సార్ ఫోర్ మెంబెర్స్ ఆ సార్ ఓకే సార్ ఓకే సా ఫోర్ డేస్ ఉంటారా ఓకే సార్ ఊటీ ఆ సార్ ఓకే సార్ ఆ సార్ ఫోర్ డేస్ అయితే ఒక పర్సన్కి ఎయిట్ థౌసండ్ అవుతుంది సార్ ఎయిట్ థౌసండ్ సార్ ఒక పర్సన్కి ఎయిట్ థౌసండ్ అవుతుంది హోటల్ ఫుడ్ అన్నీ మేము ప్రొవైడ్ చేస్తాం కాకపోతే బిల్ మాత్రం మీరు పే చేసుకోవాలి సార్ అది సార్ అంటే ఓన్లీ ట్రావెలింగ్కే చాలా ఎక్కువ అయిపోతుంది సార్ అంటే ఊటీ కదా మధ్య మధ్యలో చాలా ప్లేసెస్ ఉంటాయి ఇవన్నీ చూపించుకుంటు వెళ్ళాలంటే టైం పడుతుంది అలాగే ఫోర్ డేస్ మా డ్రైవర్ కూడా మీతోనే ఉండాలి సార్ అందుకు మరి అతనికి మేము అమౌంట్ పే చేయాలి కదా సార్ లేదు సార్ లేదు సార్ తక్కువ నేను కరెక్ట్గానే చెప్పాను సార్ పర్సన్కి ఎయిట్ థౌసండ్ అంటే ఒక థర్టీ టూ థౌసండ్ అవుతుంది నాకు అవ్వదు సార్ ఎందుకంటే ఊటీ అంటే దూరం కదా సార్ పక్కన కాదు కదా సార్ ఎల్లుండి సార్ సార్ అదే మీరు మీ అడ్రస్ మీ ఆధార్ కార్డు అన్నీ మాకు ఒకసారి మీరు మాకు పంపిస్తే మేము మీకు ఎప్పుడు కావాలి ఏ టైంలో కావాలి అంటే ఆ టైమ్లో పంపిస్తాం అండి అదే సార్ సార్ మధ్యలో ఒక ప్రతి ఒక టెంపుల్ చూపిస్తాం ప్రతి ఒక్క న్యాచురల్గా ఉండే ప్రతి ఒక్క బ్యూటిఫుల్ సీనరీస్ కూడా మీకు చూపిస్తాము సార్ అందులో ఎటువంటి డౌట్ లేదు సార్ మా సర్వీస్ నచ్చి మీరే మాకు ఇంకా ఎక్స్ట్రా టూ త్రీ థౌసండ్ వరకు ఇస్తారు ఓకే సార్ ఓకే సార్ కాల్ చేసినందుకు ధన్యవాదాలు సార్ థ్యాంక్ యూ సార్